నేను విజయనగరం నుంచి పార్వతిపురం వెళ్ళేటప్పుడు కాంప్లెక్స్లో నేను క్లాసిక్ బుక్ ఒకటి కొనుక్కున్నాను వింటేజ్ కాపీ కూడా నేను టైం పాస్ కోసం వెళ్ళేటప్పుడు చదువుకోవడం కోసం నేను బుక్ స్టోర్లో ఇది తీసుకోవడం జరిగింది నాకు చాలా ఇష్టము సరదాగా ఉంటాయి నచ్చుతాయి నాకు అందుకే నేను ఎక్కువగా ఇవ్వి తీసుకున్నాను తర్వాత నేను మళ్ళీ పార్వతీపురం నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక స్పెషల్ ఎడిషను చూసాను దాన్ని కూడా నేను తీసుకున్నాను నాకు ఇది చదవటం అంటే చాలా ఇష్టము నాకు హార్డ్ కాపి ఎక్కువుగా తీసుకుంటాను ఏదైనా సరే విటివి ఎందకంటే ఇందులో ముఖ్యమైన విషయాలు ఉండేటప్పుడు వాటి హార్డ్ కాపీ నేను స్పెషల్ ఎడిషన్ లాంటివి తీసుకోని జాగ్రత్త పరుచుకుంటాను ఎప్పటికైనా మనకి తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు మనకి పనికొస్తాయి అన్నప్పుడు విటిని నేను దాచుకుంటాను నావి ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా నా దగ్గర